నమస్తే అండీ ట్రావెల్ ఏజెన్సీయా అండి నేను నిన్న రాత్రి మీ ఏజెన్సీ నుండి ఒక ఆటో బుక్ చేసుకున్నాను అండి నేను నేను బస్ స్టాండ్ నుంచి మా ఇంటికి వెళ్ళే వెళ్ళడానికి బుక్ చేసుకున్నాను ఆ రాత్రి పది గంటలు అవుతుంది అండి పది ఆ టైంలో కూడా ఆటోలో మమ్మల్ని క్షేమంగా ఇంటి దగ్గర చేర్చారండి నేను మా చెల్లెలు ఉన్నాం అండి మాకు దారి మధ్యలో నీళ్ళ అవసరం వస్తే అతను వెళ్ళి తీసుకు వచ్చారండి ఆయన స్వభావానికి నేను ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను ఆ సమయంలో కూడా డబ్బులు ఎక్కువ అడగకుండా మామూలు రేటుకి మమ్మల్ని క్షేమంగా మా ఇంటి దగ్గర చేర్చాడు అందుకు ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను